హలో లజీజ్ మల్టీ కుసైన్ రెస్టారెంట్ అండి నేను మీకు ఏ విధంగా సహాయపడగలను ఏం ఆర్డర్ తీసుకోవాలండి

సరే అండి స్పైసెస్ ఎలా వేయమంటారు కారంగానా మీడియం మీడియం కారంగా వెయ్యమంటారా లేకుంటే తగ్గించి వేసేయమంటారా ఓకే ఓకే ఆ కారం కూడా తగ్గించి వేస్తాను సాసస్ అన్ని కూడా దానిలో కొంచెం తక్కువే వేస్తానండి ఎందుకంటే పిల్లలకంటున్నారు కాబట్టి

ఓకే ఓకే ఓకే ఓకే అండి ఇప్పుడు ఏమేమి చెప్పారు చికెన్ మంజూరి టు చికెన్ బిర్యానీ టు గోబీ మంజూరి టు ప్లేట్సా అండి మొత్తం కలిపి బిల్లొచ్చేసి థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అయిందండి ఫోన్ పే చేస్తారా లేకుంటే క్యాష్ ఆన్ డెలివరీ ఇచ్చేస్తామా అంటే ఈ ఈరోజు ఈ ఈరోజు వీకెండ్ కదా ఆ మీరు డైరెక్ట్గా వచ్చి తీసుకునే పని అయితే మీకు ట్వంటీ పెర్సెంట్ దాక డిస్కౌంట్ ఉనుంటుంది ఆన్లైన్ ప్రెమెంట్లో ట్వంటీ ఫైవ్ అండి ఫైవ్ పెర్సెంట్ ఎక్కువగానే డిస్కౌంటూ ఆ మీకు బిల్లు తగ్గించే ఇస్తామండి మీరు కాష్ ఆన్ డెలివరీ చేసేస్తారా లేకుంటే ఫోన్ పే చేసేస్తారా సరే అండి నేను డిస్కౌంట్తో పాటు బిల్లు వేసి పంపిస్తాను డెలివరీ బాయ్ దగ్గర మీ అడ్రెస్స్ కొంచెం కన్ఫార్మ్ చేసుకోండి అడ్రెస్స్ చెప్పండి మీది కొంచెం కన్ఫర్మ్ చేసుకోండి అడ్రస్సు

రాముడిగుడి వీధి ఓకే

సిక్స్ డాష్ సిక్స్ త్రీ సెవెన్ సరేనండి ఓకే ల్యాండ్ మార్క్ ఏమన్నా ఉందా దగ్గరలో స్కూల్ కాని ఏమైనా ఉందా సరేనండి సరేనండి మా డెలివరీ బాయ్ అక్కడికి వచ్చి కాల్ చేస్తారు కొంచెం కాల్ మాత్రం లిఫ్ట్ చేయండి తనకి తను బిల్ చూపిస్తాడు పేమెంట్ చేసేయండండి సరే అండి థ్యాంక్ యు అండి